హాలో రవాణ కంపెనీ అండీ నేను మీ కంపెనీ నుంచి ఒక ఆర్డరు పెట్టానండీ గాజుది అది పగిలిపోయి వచ్చింది నాకు అది మరి మీ కంపెనీకి మళ్ళి తీరిగి పంపించేస్తే నాకు కొత్తది ఇస్తారా లేదంటే నా మనీ ఇచ్చేస్తా నా మనీ రిటర్ను చేసేస్తారా